నేను ఈ మధ్యన ఒక టేబుల్ లాంప్ కొన్నాను అది తెలుపు రంగులో ఉంటుంది అది టేబుల్ని అందంగా చూడ చక్కగా తయారు చేస్తుంది మరియు దానికి గూస్ నెక్ ఉండడం వలన మనకు ఎటు కావాలి అంటే అటు తిప్పుకొని దానిని అనువుగా వాడుకోవచ్చు తరువాత రాత్రిళ్ళు మీరు కీబోర్డు ఉపయోగించినప్పుడు మరియు కీ బోర్డుకి బ్యాక్ లైట్ లేనప్పుడు ఇది చాల పనికి వస్తుంది రాత్రిళ్ళు మీరు లైట్ ఆన్ చేయకుండా దీనిని వాడుకొని కీబోర్డుతో టైపు చేసుకోవచ్చు తరువాత దీనికి ఛార్జింగ్ ఉండడం వలన ఇది మారడానికి కరెంటు ఏమి అవసరం లేదు ఛార్జింగ్ కూడా చాల స్పీడుగా ఎక్కుతుంది మరియు దీనికి నైట్ లైట్ కూడా ఉంటుంది దాని వలన రాత్రిళ్లు మీరు లేచినప్పుడు మధ్య రాత్రిలో లేచినప్పుడు స్పెషలుగా లైట్ ఏది కొత్తగా ఆన్ చేయవలసిన అవసరము లేదు ఈ లైట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి తక్కువ లైటుతో రాత్రిళ్లు మీరు చూడడానికి అనువైన లైట్ మనకు అందుతుంది తరువాత దీని బటన్లు టచ్ అనమాట కాబట్టి అనువుగా ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి చాల బాగా ఉపయోగపడుతుంది తరువాత దీనికి పెన్ స్టాండ్ ఉండడం వలన పెన్నులు అన్ని పెట్టుకోవచ్చు చదువుకోవడానికి చాల బాగా ఉపయోగపడుతుంది తరువాత చదివేటప్పుడు ఫోకస్ను మైంటైన్ చేసుకోవడానికి ఎక్కువ సేపు చదవడానికి చాల బాగా ఉపయోగపడుతుంది తరువాత దీనికి ఫోన్ స్టాండ్ ఉండడం వలన పిడిఎఫ్లు ఇవ్వన్ని చదవడానికి చాలా అనువుగా ఉంటుంది